నాకు తోబుట్టువులు ఒక తోబుట్టువులు అనగా ఒక తమ్ముడు ఉన్నాడు ని నా మైండ్ సెట్ వాని మైండ్ సెట్ చాలా వరకు డిఫరెంట్ వాడు ఎంతసేపు సెల్ఫిష్గా ఉంటాడు మనీ కోసం ఆలోచిస్తాడు వాడు ఒక పనిలో పోతు ఉంటాడు కానీ పక్క వాళ్ళని పట్టించుకోడు నేను మాత్రం అలా కాదు నేను నా మైండ్ సెట్ ఏంటంటే నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి ఉన్నంత సేపు హ్యాపీగా ఉండాలి నలుగురితో మంచిగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి నలుగురికి మంచి చేస్తే మంచి ఎప్పుడైనా తిరిగి వెనక్కి వస్తుంది అని నేను నమ్ముతాను వాడు మాత్రం టైమ్ని వేస్ట్ వేస్ట్ చేస్తాడు ఆ ఎందుకు ఇవి అన్నీ అని ఎందుకు ఇలాంటి టైమ్ వేస్ట్ పనులు అని వాడు చాలా వరకు వాడు బిహేవింగ్ వారి యొక్క ప్రవర్తనని వ్యక్తపరుస్తు ఉంటాడు నాకు చాలావరకు ఆ అటువంటివి బిహేవియర్ అంటే నాకు చాలావరకు కోపం వస్తుంది నేను మాత్రం నలుగురితో మంచిగా ఉంటాను మంచిగా వారిని గౌరవిస్తాను రెస్పెక్ట్ ఇస్తాను నలుగురికి మంచి చేసే విధంగా నా బిహేవియర్ ఉంటుంది నా క్యారెక్టర్ ఉంటుంది ఉన్నంత కాలం మంచిగా ఉండాలి మంచి పనులు చేసుకుంటు పోవాలి నా తమ్ముడు మాత్రం అలా కాదు వాడు చాలా సెల్ఫిష్గా ఉంటాడు వాడి మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ మైండ్ సెట్ వాడి మైండ్ సెట్కి చాలా డిఫరెంట్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట